మనం పొద్దున్న లేచినప్పటి నుంచి చూసుకుంటే మనం పొద్దున్న లేచిన తర్వాత కిచెన్లో వెళ్ళినప్పుడు ఫస్టు మనం తాగేది చాయ్ కాబట్టి అక్కడ చక్కర చాయ్ పత్తా వంటివి వాడతాము ఇంకా మనం వంట చేసేటప్పుడు మనం వంట శైలిలో భాగమైన కొన్ని ప్రత్యేకమైన వంటకాలు మసాలా దినుసులు కొబ్బరి ఇంకా మనం రోజు యూజ్ రోజు వాడే పదార్థాలలో ఉప్పు మాత్రం చాలా ఎక్కువ సార్లు ఉపయోగిస్తాం ఉప్పు లేనిది ఏ వంటకం కూడా రుచిగా ఉండదని అందరికి తెలిసిన విషయం నూనె కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం మనం తెలంగాణలో